నమస్కారమండి ట్రావెల్సేనా అండి నా పేరు రేష్మా అండి మేము ఫ్యామిలీ మొత్తం కలిసి ఊరు వెళ్తున్నామండి విజయవాడ నుండి తాడేపల్లి గూడెంకి మీ ట్రావెల్స్ వాళ్ళు వస్తారా అండి నేను ముందుగా బుక్ చేసుకుంటున్నాను రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ మా ఇంటికి వచ్చి పికప్ చేసుకోండి మేము కొండపల్లిలో ఉంటున్నాము మార్నింగ్ వచ్చి పికప్ చేసుకోండి